ఇంటి నివారణల కోసం ఎక్కువగా ఉపయోగించే కషాయం వేరు వేరుగా ఉంటాయి మిశ్రయంలో తయారు చేయబడుతుంది ఆయుర్వేదం అనేక ఆరోగ్య సమస్యలు ఈ కషాయాలు సహాయపడతాయి ప్రధానంగా ఉపయోగించే తులసి అల్లం మిరియాలు కసా ఇది ముఖ్యంగా దగ్గుకు జలుబు మరియు గోరుతీపుడు ఇమ్యూనిటీ పెంపుల కోసం ఉపయోగిస్తారు తయారీ పద్ధతి కావాల్సిన పదార్థాలు ఏం తీసుకోవాలి తులసి ఆకులు అల్లం తురుము మిరియాలు కాల్చిన చెక్క ఎండు వాము తేన లేదా జిడిపప్పు రుచికి సరిపడా నీరు రెండు గ్లాసులు పోసుకోవాలి తయారు చేేసే విధానం చూద్దాం ఒక స్నా ఒక ప్యాన్లో రెండు గ్లాసుల నీరు తీసుకుని మరిగించాలి అందులో తులసి ఆకులు అల్లం తురుము తురుము మిరియాలు దాల్చిన చెక్క ఎండు వాము వేసి మరిగించాలి నీరు సగానికి చేరే వరకు మరిగించాలి దాదాపు పది పదిహేను నిమిషాలు ఉంచాలి దాన్ని నడపోసి వడపోసి కావాలంటే తేనే లేదా జిడిపప్పు కాల్చి తాగాలి ప్రయోజనాలు ఇమ్యూనిటీ పెరుగుతుంది తులసిలో ఉన్న యాంటీ ఓక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి జలుబు దగ్గు తగ్గించేందుకు అల్లం మిరియాలు శరీరానికి వెచ్చగా ఉంచి శ్లేష్మాన్ని బయటికి పంపిస్తాయి జీర్ణ సమస్యల నివారణ వాము అల్లం జీర్ణ శక్తిని మెరి మెరుగుపరుస్తాయి వైరల్ ఫీవర్స్ అండ్ అల్సట తగ్గించేందుకు ఈ కషాయం శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహయపడుతుంది గొంతు మంట చలి కాలపు ఇబ్బందులు ఒక కొంచెం తులసి మిరియలు గొంతు